నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే పెట్టుకున్నాను నేను అనుకున్నట్టుగానే ఆ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ కొంచెం భయపడ్డాను ఎందుకంటే నేను ఆ ప్రోడక్ట్ పెట్టుకునేటప్పుడు అందరు అన్నారు అంటే ఆ ప్రోడక్ట్స్ సేమ్ నేను కొనుక్కున్న సేమ్ నేను పెట్టుకున్న డ్రెస్ లాంటిదే నా ఫ్రెండ్ పెట్టుకున్నది అంట ఆ డ్రస్సు చినిగిపోయినట్టు అలాగే క్లాత్ కూడా బాగలేదు అని చెప్పి చెప్పింది కానీ నేను పెట్టుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఎలా ఉండిద్దో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడినాను అది చెప్పాక ఇంకా చాలా భయం వేసింది అలాగే నేను ఆ భయంతో ఇంక సరే అనిచెప్పి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ వచ్చింది ఆన్లైన్లో నేను చూశాను నేను క్యామ్లో చూసి నేను ఫోటోలు చూసిన దానికన్నా నేను బయట చూసింది ఐతే ఇంకా బాగుంది ఆ డ్రెస్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే దాని ప్రింటింగ్ కూడా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అది నేను కాటన్ ప్యూర్ కాటన్ వచ్చిందో రాదో అని టెన్షన్ పడినాను అలాగే ప్యూ ప్యూర్ కాటన్ వచ్చింది అది నేనైతే చాలా అంటే చాలా సంతోషించాను అది చూసి అలాగే ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ అనుకున్నాను ఏమో ఫస్ట్ ప్రోడక్ట్ కదా మేబీ సరిగా రావచ్చు సరిగా రాదు ఏమో అని చెప్పి టెన్షన్ పడినాను అలాగే ఇంకా ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ వాళ్ళు తక్కువ రేట్కి ఇచ్చారు తక్కువ రేటుకి ఇవ్వడం నేను అనుకున్నాను ఆ తక్కువ రేట్కి తీసుకున్నాను కదా ప్రోడక్ట్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడినాను కానీ నేను అనుకున్న దాని కన్నా చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నేను అనుకున్న విధంగా వచ్చింది నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా వచ్చిందని నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు అందరు కూడా నీ టేస్ట్ బాగుంది ప్రోడక్ట్ కూడా బాగుంది అసలు ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నావు ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నావు అని ప్రతి ఒక్కరు అడిగారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అప్పుడు ఎప్పుడు నా టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండిద్ది వాళ్ళు కూడా నా టేస్ట్ చాలా బాగుంది దీని కలర్ చాలా బాగుంది ఎక్కడ పెట్టుకున్నావు అది ఎక్కడ పెట్టుకున్నావు మధు అని చెప్పి నన్ను చాలా సార్లు అడిగారు అలా నాకు నిక్ నేమ్ వచ్చేసరికి మధు అందుకే అలాగే ఇంకా ఏంటంటే నేను ఆ డ్రెస్ అయితే చూసినప్పుడు అయితే నేను ఫస్ట్ నేను వేసుకోవడానికి జ్యువెలరీ అవన్నీసెలెక్ట్ చేసి పెట్టుకున్నాను వచ్చిద్ది వచ్ఛిద్దా రాదా కరెక్ట్గా వచ్ఛిద్దా రాదా అని చెప్పి దట్ టు ఫస్ట్ ఆర్డర్ కదా కొంచెం భయం వేస్తుంది కదా అందుకు చాలా కొంచెం కాదు చాలా అంటే చాలా ఎక్కువ భయపడ్డాను ఎందుకంటే అన్ని మ్యాచింగ్ జ్యూవెలరీ అంతా కొనుకున్నాను ఇంట్లో వాళ్ళు ఏమో తిడతారు కదా మళ్ళీ ఏమన్నా తేడా వస్తే అందుకే చాలా భయం వేసింది వాళ్ళు ఫస్ట్ నేను పెట్టేటప్పుడు యా ప్రోడక్ట్ కరెక్ట్గా వచ్చిద్ధో రాదో తెలియకుండా నువ్వు ఎందుకు పెడుతున్నావు అది ఇది అని అన్నారు కానీ నేను సరే నాకు ఆ డ్రస్ నచ్చింది అని చెప్పి మా మమ్మీ పెట్టుకోమంటే ఇంక సరే అని చెప్పి డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఏంటంటే నేను జ్యువెలరీ కూడా బాగా మ్యాచ్ అయింది నేను వేసుకుని చూశాను ఆ డ్రెస్ నాకు కరెక్ట్గా సరిపోయింది స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాల్సి అవసరం లేదు అంత బాగుంది వాళ్ళు నేను ఆన్లైన్లో పెట్టుకుంటే ఒకవేళ ప్రోడక్ట్ సెకండ్ టైం స్టిచ్చింగ్ చేయించుకోవాలని అకున్నాను కానీ అది స్టిచ్చింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు గట్టిగా ఉంది క్లాత్ కూడా అలాగే ఏంటంటే కుట్లు కూడా ఊడకుండా గట్టిగా ఉన్నాయి గట్టిగా వేశారు కుట్లు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డ్రెస్సు అలాగే ఇంకా ఏంటంటే దానికి సెట్గా ఏంటంటే ఆ దుప్పట అలాగే

నేను అనుకున్న విధంగా వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ఇంకా ఏంటంటే నేను కొంచెం టెన్షన్ పడినాను ఫస్ట్ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది చూశాక నాకు ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ పెట్టుకున్న ప్రోడక్టే ఇంత బాగా వచ్చింది అయితే నేను అనుకోలేదు నేను అనుకున్న దానికన్నా బాగా రావడం నాకు ఇంకా సంతోషంగా అనిపించింది నేను నిజంగా ఆర్డర్ పెట్టుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరు నన్ను పొగడడం కూడా నాకు చాలా బాగా నచ్చింది అలాగే నా టేస్ట్ని కూడా వాళ్ళు మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు నాకు అది కూడా బాగా నచ్చింది థాంక్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్